ఈరోజు నేను విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అలాగే ఇందులో విద్య లేని వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్య అందరికీ ఎంత అవసరమైనది అనగా మనం కొన్ని తీసుకుంటే ప్రస్తుతం డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు మొదలగు ఇలాంటి స్థానాల్లోకి మనం చేరుకోవాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది విద్య విద్య అనేది చాలా అవసరం మనకు మంచి భవిష్యత్తు కావాలంటే

సంపాదించుకోగలుగుతున్నాం చదువుకొని వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు చదువుకొని వాళ్ళు ఒకవేళ చదువుకొని ఉంటే వాళ్ళు కూడా ఎన్నో ఉన్నత స్థాయిలకి ఎదుగుతారు